మెషిన్ మీద కుట్టడం కంటే చేతితో కుట్టడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది మరింత ఖచ్చితత్వంతో మరియు నాణ్యతతో ఉంటుంది మిషన్ కుట్టు వేసేటప్పుడు కొన్నిసార్లు దారాలు సరిగా ఉండవు లేదా కుట్లు వంకరగా వస్తాయి చేతితో కుట్టడం వల్ల నేను ప్రతి కుట్టును సరిగ్గా వేయగలను మరియు నాణ్యతను నియంత్రించగలను అలాగే చేతితో కుట్టడం నాకు ఒక విధమైన ధ్యానంగా అనిపిస్తుంది ఇది నా మనస్సును శాంతపరచడానికి మరియు సృజనాత్మకంగా ఉండడానికి సహాయపడుతుంది మేషిన్పై కుట్టు వేయడం వల్ల బట్ట పాడయ్యే సమస్య ఉంది నిజంగా అది చేతితో వేస్తే బట్టపైన కుట్టు దారం కనిపించకుండా చాలా అందంగా మంచి మలుపులను ఇవ్వగలం అలాగే చేతితో బట్టపైన మంచి మంచి పువ్వులు ఆకులు బొమ్మలు పక్షులను దారంతో అల్లి బట్టలు మరింత అందంగా తయారు చేయవచ్చు చీర ఫాల్స్కు మెషిన్ మీద కుట్టు వేస్తే చీర మీద కుట్లు పడి చీర మంచిగా కనిపించదు అదే చీర ఫల్ను చేతితో కుట్టడం వల్ల చీర పైన ఎలాంటి దారపు కుట్లు కనిపించకుండా అలాగే చీర గుంజినట్టు కాకుండా మంచిగా కనిపిస్తుంది